ప్రజలు ఈరోజు డిజిటల్ పేమెంట్స్ మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే మనం చెప్పుకోవచ్చు ఎక్కడికైనా వారికి వెళ్ళినప్పుడు వారికి ప్రధానంగా చిల్లర సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది వారు తగినంత చిల్లరే వారు కావాల్సిన విధంగా వారు తెచ్చుకోకపోవడం వల్ల వారు చిల్లర సమస్య అనేది వారు ఎక్కువగా ఎదుర్కొంటా ఉంటారు అదే డిజిటల్ పేమెంట్స్ కోసం వారు ఒకవేళ తెలుసుకున్నట్లయితే వారు ఏ పేమెంట్ అయినా ఎంతవరకు అవుతాయి అంతవరకే వారు చెల్లించి చిల్లర సమస్య వారికి లేకపోవడం అనేది జరుగుతాది కానీ వారికి డిజిటల్ పేమెంట్స్ మీద అవగాహన లేదనే చెప్పుకోవచ్చు అలాగే బ్యాంకింగ్ సమస్యలు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏమన్నా పని వారికి జరగాలంటే బ్యాంకుకు వెళ్ళి గంటల గంటలు అక్కడ నిలబడి ఆ పని వారికి జరిగించుకోవాల్సి ఉంటుంది అదే వారు ఇంటర్నెట్ మీద వారికి అవగాహన ఉన్నట్లయితే ఆ ఇంటర్నెట్లో ఆ బ్యాంకుకు సంబంధించిన సైట్లోకి వెళ్ళి వారికి కావాల్సిన సమస్యల వారి సెలెక్ట్ చేసుకుని దాన్ని తగిన పరిష్కారాన్ని వారి ఇంట్లోనే ఉండి ఒకవేళ పొందుకోవచ్చు కానీ వారికి ఇంటర్నెట్ మీద అవగాహన లేకపోవడం వల్ల వారి ఈ సమస్య అనేది కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్నారనే మనం చెప్పుకోవచ్చు అలాగే మనకి ఏదైనా ఒకటి కావాలనుకున్న సరే వారు ఇంటర్నెట్ మీద ఒకవేళ ఆధారపడినప్పుడు వారి ఇంటికే అది తిరిగి వస్తుంది అది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం షాపింగే చేసి తీసుకున్నట్లయితే వారు షాపింగ్కి ఎక్కడ అది దొరుకుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళి వారి షాపింగ్ చేయవలసి ఉంటుంది అదే వారికి ఇంటర్నెట్ మీద కానీ ఇందులో అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ వంటి వాటి మీద వారికి అవగాహన ఉన్నట్లయితే ఫోన్ మీద వారికి అవగాహన ఉన్నట్లయితే వారు ఇంటర్నెట్లో నుంచి షాపింగ్ చేయొచ్చు కదా ఇలా చాలా సమస్యలు ప్రజలు ఇంటర్నెట్ లేదా ఇలా డిజిటల్ పేమెంట్స్ కోసం ఇలా వాటికోసం తెలియక పోవడం వల్ల వారు ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారనే మనం చెప్పుకోవచ్చు